హలో సార్ నమస్కారం సార్ సార్ నేను ఒక రీసెంట్గా నేను ఆధార్ అనేది అప్డేట్ చేసాను సార్ అది నేను వచ్చి ఇక్కడ ఆధార్ సెంటర్కి వెళ్ళలేదు బట్ నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా నా ఫోన్లో ఈ ఆధార్లో చేసుకున్నాను సార్ బట్ అది ఇంకా అప్డేట్ అవ్వలేదు సార్ ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పగలరా సార్ బట్ అది నేను ఎన్నిసార్లు ట్రై చేసిన కూడా నా ఫోన్లో చేసాను బట్ మళ్ళీ అది ఫెయిల్డ్ అనే వస్తుంది సార్ అవును సార్ ఓకే ఓకే సార్ బట్ అది ఫోన్లో లేదు సార్ ఓకే ఓకే ఓకే సార్ ఓకే సార్ బట్ ఫోన్లో చేయడానికి పాజిబిలిటీ ఉండదా సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్